గీతాంజలి మీ గురించి చెప్పండి నా పేరు గీతాంజలి మా నాన్న పేరు నరసింహులు మా అమ్మ పేరు రేణుకమ్మ మా నాన్న రైల్వే పోలీస్గా పని చేస్తారు మా అమ్మ మిషనరీ హాస్పిటల్లో స్టాఫ్ నర్సుగా పని చేస్తున్నారు కాని ఆమె కొన్ని రోజులు సంతానం లేనప్పుడు మేం పుట్టకముందు మా నాన్న పని వద్దు ఆపేయి అని చెప్పారు వారికి ఏం గొడవలో తెలియలేదు మా అమ్మ పని ఆపేసింది మరలా మా ఆరు మందిని వాళ్ళు పెంచి పోషించారు మొదట మా అక్క సరస్వతి రెండు మా అన్న శ్రీనివాసులు మూడు నేను గీతాంజలి నాలుగు నా తమ్ముడు రాజశేఖర్ ఐదు మా చెల్లి చాముండేశ్వరి ఆరు మా తమ్ముడు భూపతి మేము పుట్టి పెరిగిన

మేము వచ్చి తమిళనాడులో పుట్టి పెరిగాము అక్కడే నేను త్రీ స్టాండర్డు ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాను మరలా మా డాడీ ఏం చేసారంటే మనం ఆంధ్ర వెళ్ళిపోతాం మనకి ఇక్కడ వసతి బాగలేదు బుక్స్ కొనాలంటే ఆంధ్రకి వెళ్ళాలి తమిళనాడులో కొనాలంటే తిరుత్తణికి రావాలి కానీ ఇక్కడ చదివే చదువులు ఎలిజిబుల్ కాదు మనం ఎప్పటికన్నా ఆంధ్ర వెళ్ళవలసింది అవకాశం మనకు ఉంటుంది అని మా నాన్న అడిగేవాడు కాని మేము దానికి శ్రద్ధ వహించలేదు మేము ఇక్కడే చదువుకోవాలి మాకు ఈ ఏరియా పట్టిపోయింది ఈ స్టేట్ మాకు బాగా ఉంది మేము రాము అక్కడికి వస్తే విలేజ్లకి వెళ్ళాలి పొలాలు అవన్నీ చూసుకోవాలి మాకు పడదు మాకు ఇష్టం లేదు అక్కడ ఉండాలంటే కానీ సంవత్సరానికి స్కూల్ సెలవుల రోజులు అక్కడికి వెళ్ళ వెళ్ళే వెళ్ళాలి పండుగలు వివాహాలు అప్పుడు వెళుతు ఉంటాం ఇప్పుడంతా మమ్మల్ని అక్కడ స్టాండర్డ్గా వద్దు మేము ఇక్కడే ఉంటాం అంటే మా నాన్న ఒప్పుకోలేదు కానీ నేను అల్లారు ముద్దుగా ఉండేది ఆ యొక్క కుటుంబంలో కానీ నేను చెప్పిన మాట మా నాన్న వినేవాడు కానీ ఆ మాటల ఆ మాట ఎత్తలేదు మనం వెళ్ళిపోవాలి మనం ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోవాలి అక్కడికి వెళ్ళి ఉంటాం అని మా నాన్న అడిగేవాడు కానీ మాకు పడదు కానీ కాపురం తీసుకొ వచ్చి మమ్మల్ని పుత్తూరులో వదిలేసారు మా నాన్న నేను సిక్స్ మంత్ స్కూల్కే వెళ్ళలేదు అప్పుడు నేను సిక్స్ సిక్స్ సిక్స్ క్లాస్ చదువుతున్నాను కానీ నాకు అటెండెన్స్ కారణం వల్ల ఎక్కువ లీవ్లు అయ్యింది కానీ నన్ను క్లాస్లో సారు నన్ను అలో చేయలేదు మా అమ్మ నన్ను కొట్టేది నువ్వు పోవాలి నువ్వు వెళ్ళాలి నువ్వు చదువుకోవాలి అనేది కాని నాకు పడదు నేను మా అక్క ఇక్కడే వ్యాపుంట స్టేషన్లో ట్రైన్ ఆపేది మేము అక్కడికి వెళ్ళిపోతాం అనేసి బుక్స్లను తీసుకొని ట్రైన్కి వెళ్ళిపోయి ఆ అరక్కోణం లో దిగేసాం కానీ మా నాన్న మమ్మల్ని వదిలిపెట్టలేదు తీసుకువచ్చి మమ్మల్ని కొట్టి ఇక్కడే స్కూల్కి పంపించేసి మమ్మల్ని అలవాటు చేసేసారు కానీ మా తలరాత మనం ఇక్కడ చదువుకోవాలి అనేసి మేం చదివాం కానీ ఈ సిలబస్ ఈ లాంగ్వేజ్ ఈ యొక్క వాతావరణం మాకు పడలేదు ఏందీ ఒక వెరైటీలాగా మాట్లాడుతారు వీళ్ళంతా విలేజ్లాగా మాట్లాడుతారు స్కూల్కి వెళ్తే అక్కడ విద్యార్థులు కూడా ఒకలాగా బిహేవ్ చేసుకునే వాళ్ళు కానీ నా మాకు ఆ లాంగ్వేజ్ ఆ యొక్క వాతావరణం మాకు సరిపడలేదు ఎలా చేసేది స్కూల్కి నిలిచిపోవాలంటే అమ్మ కొట్టేది ఇక్కడ అటెండన్స్ తక్కువ అయ్యేది ఏం చేసేది మేం ముగ్గురుము ఊహించుకునేది నేను మా అన్న మా అక్క ఇలా కాలం గడిచిపోయింది గడిచిపోయినాక సెవెంత్ సెవెంత్ క్లాస్ వచ్చాను సెవెంత్లోకి వస్తే అప్పుడు నాకు సెవెంత్ ఎలా చదువుకోవాలి ఎలా మనం ముందుకు పోవాలి అని నాకు ఏం తెలియడం లేదు కానీ మా సారు మా యొక్క క్లాస్రూంలో ఉండే వాళ్ళందరికీ యాభై మంది విద్యార్థులకి మా సారు వెళ్ళి అక్కడ పరీక్ష ర రాసే స్థలంలో పోయి వారువారికి తగినంత మార్కులు పాస్ మార్కులు వేసుకొని మా సారు అలా చేసారు మేం ఎయిత్కి వెళ్ళిపోయినాం ఎయిత్కి వెళ్ళి మళ్ళీ స్టాండర్డ్ అయిపోయినాం ఎయితు నైన్తు చదువుకున్నాం నైన్త్లో ఎక్స్కర్షన్ పోయినాం ఎక్స్కర్షన్ అంటే ఒక ఉత్సహాం స్కూల్లో కానీ ఇంట్లో కానీ ఎక్కడన్నా పిల్లల్ని కొద్దిగా అలా ఒక ఆపేక్షానికి వారి యొక్క సంతోషాన్ని పొందడానికి తల్లితండ్రులు గాని స్కూల్లో ఉండే విద్యార్థులు ఉపాధ్యాయులు కానీ మమ్మల్ని సంతోషంగా పిల్లకాయలని మనం చూడాలని వాళ్ళకి ఒక ఆలోచన మేం ఎక్స్కర్షన్ పోయినాం మహాబలిపురం పోయినాము మీనంబాకం అట్లాంటే ఫ్లైట్లో వచ్చి దిగుతుంది కదా ఆ యొక్క స్థలానికి మళ్ళీ గోల్డెన్ బీచి ఈ యొక్క స్థలానికి మేము వెళ్ళాం గోల్డెన్ బీచ్ వెళ్ళేటప్పుడు మేం ముందుగా గోల్డెన్ బీచ్కి వెళ్ళాం గోల్డెన్ బీచ్లో మాకు టిఫిన్ సమయం అయ్యింది అక్కడ పూరీ చెన్న కుర్మా వేసారు కాని కొన్ని మంది దాన్ని అర్థం చేసుకొని తిన్నారు కొన్ని మంది మా ఫ్రెండ్స్లో ఇది ఏంది ఇది ఇది ఏంది ఇది అని అనేసి బటర్ లాంగ్వేజ్తో మాట్లాడినారు వీళ్ళతో మనం ఎలా చెప్పేది ఎలా వీళ్ళతో వాళ్ళకి అర్థమయేటట్టు మనం ఎట్ట చెప్పేది వీళ్ళని ఎలా పెట్టుకునేది ఒక పక్క కానీ వీళ్ళు చెప్పిన వింటారో వినరో అనేది ఇంకో పక్క మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళాను సార్ ఇలా చనా కుర్మా పూరీ వేసారు వీళ్ళు వద్దంటారంటే ఇక్కడ ఇక్కడ ఉండేవి మనకి కావాల్సిన వస్తువు మనకు దొరికేవి ఇదే ఇక్కడ అనేసి మా సార్ చెప్పారు కానీ మేం దాన్ని భోజనం చేసుకొని ఆ యొక్క బీచ్లో బాగా మేము సంతోషంగా ఆ యొక్క బీచ్లో ఒక స్టీమరు అట్నే రెడీమెడ్గా ఉంటుంది అది కదలదు నీళ్ళల్లో పోదు దాని మీద అంత ఎక్కి అక్కడ ఒక రాజ వే రాజా వేషం వేసుకొని ఆ ఎంట్రన్స్లో ఒకరు ఒక మనిషి కదలక ఉంటాడు కాని డబ్బులిస్తే కదులుతాడు నవ్వుతాడు అంటారు కానీ మేం డబ్బులు ఇచ్చిన మేం నవ్విచ్చిన ఆయన కదల్లేదు మళ్ళీ మేము లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఒక ఇ ఇది స్టూడియోలాగా ఉంది అన్నమాట ఆడి ఆడిటోరియం మాదిరి ఉంది అన్నమాట అక్కడ షూటింగ్ జీవిత రాజశేఖరు ఇద్దరు షూటింగు అంటే డ్యాన్సు కొన్ని చర్చలు జరుపుకున్నారు స్టోరీలు మేము అలా పార్క్లో ఆ చెట్లు ఆ గార్డెన్సు ఆ యొక్క బీచ్లు ఉండేవి అవన్నీ చూసుకొని అలా మేము సంతోషంగా షూటింగ్ మనం చూసుకోవాలి అని వాళ్ళ పక్కన ఉన్నాం వాళ్ళ ది డ్యాన్స్ ఆర్ట్ ముగిసింది మళ్ళీ స్పీచ్ పక్కనే ఉన్నాం రా రాజశేఖర్తో మేము చూసాం ఆయన మమ్మల్ని చూసి నవ్వాడు బ్లూ డ్రస్సు అది ఏ సినిమా తెలీదు రాజశేఖర్కి బ్లు ప్యాంటు బ్లు షర్టు జీవిత అమ్మకి గ్రీన్ బ్లౌజు రోజ్ శారీ సైడ్ యాక్టర్లు అంతా ఉన్నారు అది ఏ సినిమా మాకు తెలీదు చూసుకొని మళ్ళీ అక్కడ రెండు గంటలకి మేము బస్ ఎక్కి బస్లో కూర్చున్నాం కూర్చున్న వెంటనే ఆ రోజంతా జర్నీ అయ్యి నైట్ ఎయిట్ ఎయిట్ థర్టీ నైన్ లోపల మీనంబాకం చేరుకున్నాం మీనంబాకం చేరుకుంటే మళ్ళీ అందరు వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి ఉన్నారు నాకు టైర్డ్నెస్ అయిపొయింది నేను బస్లోనే ఆగిపోయినా అక్కడ ఉండే సార్లంతా పిల్లలనంతా నంబర్స్ అంతా కౌంట్ చేస్తు ఉంటే అప్పుడు నేను కౌంటింగ్ తక్కువ అయ్యింది ఎక్కిడికి వెళ్ళింది ఏమో అని చూసేవారు చూసినప్పుడు నేను బస్లో నిద్ర నిద్రలో ఉన్నాను నన్ను కొట్టి లేపి ఇక్కడ నువ్వు ఎంత ధైర్యంగా నిద్రపోతున్నావ్ అని చెప్పినారు ఆ నిద్రలోనే నేను లేచి కొని ఏడ్చుకొని మీనంబాకం వచ్చి ఆ మీనంబాకంలో ఏ ఫ్లైట్ ఎక్కడికి పోతుందో నాకు తెలీదు కాని నిద్రలో చూసాను నిద్రలో చూసి మళ్ళీ బస్ ఎక్కి మరుసటి రోజు మహాబలిపురం వచ్చాం మహాబలిపురం వచ్చినప్పుడు అక్కడ ఆ యొక్క మహాబలిపురం స్టార్టింగ్లో ఆ రోడ్ మీద ఫారెనర్స్ అంతా ఉన్నారు వాళ్ళని చూసాం మేం మమ్మల్ని వాళ్ళు విష్ చేసినారు వాళ్ళ దగ్గర మేము ఆటోగ్రాఫ్స్ మా దగ్గర వాళ్ళు ఆటోగ్రాఫ్స్ తీసుకున్నారు ఆ రోజుల్లో ఆటోగ్రాఫ్లు ఏ మాత్రం నాకు తెలీదు కాని ఆటోగ్రాఫ్లో ఎదో ఒకటి పెట్టేసాం మాకు తెలీదు గుర్తు లేదు అక్కడ ఉండే గవ్వలు బొమ్మలు ఆ యొక్క చిలుకలు ఒక స్త్రీ లాగా ఒక స్త్రీ తలమీద ఎదో ఒక ఫ్లవర్ పెట్టుకున్నట్టు ఫ్లవర్ వాజ్ పెట్టుకున్నట్టు ఒక బొమ్మ కుందేలు బొమ్మ ఇవన్నీ నాకు ఇష్టమైనవి నేను తీసుకున్నాను తీసుకొని ఆ యొక్క బీచ్లోకి వెళ్ళి బాగా మేమంతా ఎంజాయ్ చేసుకున్నాం ఫ్రెండ్స్లంతా అదే ఎయిత్ ఎయిత్ స్టాండర్డ్ నుంచి టెన్త్ వరకి అక్కడి నుంచి చెల్లెలు అక్కడి నుంచి మళ్ళీ మేము బస్లోకి ప్రయాణించి మా యొక్క తడి బట్టలు అన్ని బ్యాగ్లో వేసుకొని తిన తినే ఆహారం అదంతా తడిచిపోయి తడిచిపోయినాక మేము ఏం చేసేది తినడానికి ఎక్కడ బస్ ఆగలేదు మళ్ళీ మేము నేరుగా ఒక టెంపుల్కి టెన్ ఓ క్లాక్కి వచ్చేసినామ్ టెన్ ఓ క్లాక్ అక్కడ అక్కడ ఎక్కి బస్ ఎక్కి ఒక టెన్ థర్టీ లెవెన్ లెవెన్ టువల్వ్కి అంతా మేము ఇంకొక చోట వెళ్ళిపోయినాము అది గుర్తు లేదు త్రీ డేస్ టూర్ అన్నమాట అందువల్ల మేము దాన్ని క్యాచ్ చేయలేదు ఇది చూడాలా అది చూడాలా అని మేము కంప్ కంపేర్ చేసుకోలేదు వాళ్ళ ఇష్టం ఎక్కడెక్కడ వదిలేస్తారో ఆవుల మందల గొర్రెల మందల ఆలా వెళ్ళిపోయారు కాని డ్రిల్ మాస్టరు టీచరు మమ్మల్ని జాగ్రత్తగా చూసేవారు మేము ఎన్ని మంది పోయినమో అన్ని మెంబెర్స్ కరెక్ట్గా ఆ యొక్క సీట్లో మేం హాజరు అయిపోయినాం మళ్ళీ మరుసటి రోజు అది ఒక టెంపుల్ ఆడ ఆడ మా ఆదిపరాశక్తి మేలుమర ఆదిపరాశక్తి ఆ గుడికి వచ్చాం గుడికి వచ్చి ఆ యొక్క ఎంట్రన్స్లో అది పూలు టెంకాయ కర్పూరం అన్ని తీసుకొని ఆ గుడి లోపల ఆ గుడి గర్భస్థలంలో మేము పోయి పూజలు మేము చేసుకొని మళ్ళీ అక్కడ ఎదో ఒకటి ఇడ్లీ ఎదో ఒకటి టిఫిన్ చేసుకొని మళ్ళీ అలాగా ఆ నైట్ అంతా ఆ రోజు అంతా జర్నీ